నాకు వేరే దేశానికి ప్రయాణం చేసే అవకాశం వస్తే అది థాయిలాండ్లోని బ్యాంకాక్ అవుతుంది అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని సిడ్నీ కూడా అవుతుంది ఎందుకంటే ఈ రెండు ప్రదేశాలు కూడా చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి నివసించడానికి చాలా మంచిప్లేసులు కూడా అంతేకాకుండా ఫ్యామిలీతో హాలిడేస్ ఎంజాయ్ చేసుకోవడానికి కోసం చాలా మంచి ప్రదేశాలు పైగా దగ్గరలోని పక్క దేశాలే ఖర్చు విషయంలో కూడా తక్కువగానే అవుతుంది బ్యాంకాక్లో రివర్లలో పాట చిన్నచిన్న బోట్స్ మీద ప్రయాణం చేయడం కానివ్వండి పెద్దపెద్ద షిప్స్లో ప్రయాణం చేయడం కానివ్వండి చాలా మంచిగా అనిపిస్తుంది రకరకాల ఫోటో సీనరీస్ కానివ్వండి రకరకాల ప్లేసస్ కానివ్వండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కార్యవర్గం చాలా ఎక్కువగా ఉంటాయి బ్యాంకాక్కి దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఊర్లల్లో అక్కడి ప్రజలు ఎలా ఉంటారు అన్నది తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాను బ్యాంకాక్ జనాలు చాలా గట్టిగా ఉంటారంట సో వాళ్ళ రహస్యాలు ఏంటో ఆరోగ్యంగా ఉండటానికి తెలుసుకోవడంలో ఆసక్తి ఉంది